నేను సినిమాలు చూడటానికి ఎక్కువగా ఇష్టపడతాను నేను సినిమాలు ఎక్కువగా చూస్తాను ఎందుకంటే నాకు కొత్త కొత్త మూవీస్ అంటే చాలా ఇష్టం నాకు అనేక రకాల మూవీస్ చూడటం ఇష్టం జోక్స్ కామెడీ హార్రర్ మూవీస్ చూస్తాను నేను నెట్ఫ్లెక్స్ ఎక్కువగా వాడతాను నేను నెట్ఫ్లెక్స్ ప్రైమ్ వీడియో వంటివి నేను బాగా చూస్తాను ఆహా ఆహాలో మూవీస్ ఓటిటిలో మూవీస్ ఏమీ రిలీజ్ అయినా నేను చూస్తాను అండి నాకు చాలా ఇష్టం అందులోనూ ఇప్పుడు మాకు టీవీ ఉందండి టీవీకి కేబుల్ టీవీ అండి మాది కేబుల్ టీవీలో కూడా చాలా నాటికలు టీవీలు టీవీ షోస్ అన్ని చూస్తాను అండి నేను నాకు ఒక రకంగా నెట్ఫ్లెక్స్ ప్రైమ్తో పోల్చుకుంటే కేబుల్ టీవీ అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే మేము నెలకి ఒకసారి కట్టినా సరే మాకు అన్ని రకాల ఛానల్స్ వస్తాయండి ఛానల్స్లో షోస్ బాగుంటాయి అండి షోస్ నాటికలు కొద్దిగా హడావిడిగా ఎప్పుడూ రన్నింగ్ అవుతూ ఉంటుంది అదే నెట్ఫ్లిక్స్ ప్రైమైతే నెట్ ఉంటేనే వస్తాయండి ఆ నెట్టు అయిపోయిందంటే మళ్ళీ ఆగిపోతుంది మూవీస్ మూవీస్ ఒక్కటే ఉంటాయి నెట్ఫ్లెక్స్లో ప్రైమ్లో కానీ కేబుల్ టీవీలో అనుకోండి అన్నీ ఉంటాయి నాకు చూడటానికే కానీ చాలా చక్కగా అనిపిస్తాయి ఎందుకంటే టీవీ షోస్ కామెడీ షోస్ అన్నీ ఏమిటి జంతువులకు సంబంధించినవి ఆనిమల్ టీవీస్ అన్నీ అన్నీ కేబుల్ టీవిలో అయితే చూడొచ్చు అండి పిల్లలు ఎక్కువగా కార్టూన్స్ చూస్తారు కార్టూన్స్ కూడా ఎక్కువ కేబుల్ టీవీ ద్వారానే చూడగలుగుతున్నాము అందుకని నాకు ప్రైమ్ నెట్ఫ్లిక్స్తో పోలిస్తే కేబుల్ టీవీయే ఎక్కువ ఇష్టమని నేను చెప్తున్నాను